పల్లెటూరులో పిల్లలు చాలా గట్టిగా ఉంటారు ఎందుకనగా వాళ్ళు మొదట ప్రాముఖ్యత చూపించేది ఆటకు ఆట అనేది ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది ఆట వలనే మనిషి చాలా గట్టి పడతాడు పడగలుగుతాడు ఇంకా పల్లెటూరులో వాళ్ళు వారి సంఘాలలో ఆట ఆడటానికి చాలా ప్రాముఖ్యత చూపిస్తారు ఇంకా పల్లెటూరులో చాలా పొలాలు ఎద్దులు ఇంకా చెట్లు ఇలా కొండలు ఉంటాయి పల్లెటూరి అని మొదట గుర్తుకు వస్తే మనకు ఏమి గుర్తుకు వస్తాయి అనగా చెట్లు పల్లెటూరు అంటేనే ఒక ప్రశాంతత ఆ ప్రశాంతత మనిషికి చాలా ముఖ్యమైనది పల్లెటూరులో పిల్లలు ఆటకు ప్రాముఖ్యత చూపడానికి కారణం ఏమనగా అక్కడ అక్కడి మనుషులు వాళ్ళ మాటలు వాళ్ళ వాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే చిన్న నాన్న పెద్ద నాన్న ఇలా వరసలు కలుపుతూ వాళ్ళ వాళ్ళు వరుసలు కలుపుతూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది పల్లెటూళ్ళలో చూసే దృశ్యాలు మనం సిటీలో చూడలేము అక్కడ వాడే బండ్లు ఇంకా ఇలా ఎన్నో అక్కడ కాలుష్యానికి గురికావు అక్కడ వాడే వాహనాలు కాలుష్యానికి కాలుష్యం ఎందుకనగా అక్కడ వాడే బండ్లు చాలా తక్కువగా వాడతారు కానీ సిటీలో వాడే వాహనాలు చాలా వాడతారు ఈ వాహనాలు వలన ఎంతో కాలుష్యం పరిగ పరిగణించడం జరుగుతుంది ఇంకా అక్కడ ఉండే యూత్ క్రికెట్ ఆడడానికి మొగ్గు చూపుతారు క్రికెట్ అనేది ప్రతీ ఒక్క యూత్కి ప్రతి ఒక్క మనిషికి ఒక ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది క్రికెట్ చాలా మంది ఆడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు క్రికెట్ పల్లెటూరులో పొలంలో ఆడతారు అక్కడ చాలా మంది పిల్లలు సాయంత్రం ఒక దగ్గర కూడుకొని క్రికెట్ ఆడడం జరుగుతుంది క్రికెట్ కానీ సిటీలో మాత్రం క్రికెట్ ఆడటానికి సమయమే ఉండదు ఎందుకనగా వాళ్ళ వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు ఇక్కడ ఎక్కువగా ఫోన్లు ఇంకా బయట తిరగడం జరుగుతుంది కానీ పల్లెటూరులో మాత్రం అలా కాదు ఎందుకనగా పల్లెటూళ్ళలో అక్కడ పెరిగే తీరు వాళ్ళ పేరెంట్స్ పెంచే తీరు మొత్తం వేరేగా ఉంటుంది ఇక్కడ సిటీలో మాత్రం పిల్లలు చెడిపోడానికి మొగ్గు చూపుతారు ఇక్కడ చాలా తక్కువగా క్రీడలు ఆడతారు ఎలా అంటే కబడ్డీ క్రికెట్ ఖోఖో ఇలాంటివి ఇవి ఇక్కడ ఆడరు చాలా తక్కువ ఇక్కడ కానీ పల్లెటూరులో మాత్రం ఎక్కువ ఆడడానికె ఆసక్తి చూపుతారు అక్కడ మొత్తం దేశి అనగా మొత్తం వేరే డిఫరెంట్గా ఉంటారు మొత్తం పల్లెటూరు సిటీలో మాత్రం మనము చాలా చూడలేము పల్లెటూరులో చూడవచ్చు సిటీలో ఎలా అంటే పిల్లలకు ఒక నాలెడ్జ్ అనేది ఉండదు ఆ నాలెడ్జ్ పల్లెటూరులోనే దొరుకుతుంది ఆట అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ని గట్టిపరచుకోవాలంటే ఆట మాత్రమే ఒక కీలకమైన ఒక రోల్ని ప్లే చేస్తుంది పల్లెటూళ్ళలో వాళ్ళు వారి సంఘాల్లో ఆటలు ఆడడానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ప్రాముఖ్యత చూపుతారు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకు ఇంకా కొంచెం ఫండ్ ఇలాంటివి ఎన్నో కొన్ని డబ్బులు వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఇంకా ప్లే గ్రౌండు వాలీబాల్ ఇలా అన్ని ఎన్నో ఆడటానికి ఆసక్తి కలిగించే విధంగా ఉంటుంది అని వాళ్ళే అనుకుంటారు పల్లెటూళ్ళలో డబ్బులు ఇవ్వడానికి ఫండ్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు ఎందుకు అనగా అక్కడ అందరూ పేదవారే ఉంటారు వాళ్ళు మొత్తం పొలాల మీద వాళ్ళు వాళ్ళు పని మీదనే డిపెండ్ అయి ఉంటారు రైతులకు చాలా రైతులు వాళ్ళు పొలాల మీదనే డిపెండ్ అయి ఉంటారు అలా వాళ్ళు వాళ్ళ పిల్లలకు డబ్బులు ఇవ్వలేక వలన వాళ్ళు ప్లే గ్రౌండు వాలీబాల్ ఇలాంటి ఇంకా కొన్ని క్రీడలను ఆడలేకపోతున్నారు ఇది పల్లెటూరు వాళ్ళు సంఘాలలో ఆటలు ఆడడానికి ప్రాముఖ్యత చూపించే విధం